ఈ యొక్క నృత్యం అనేది కొన్ని రకాలుగా ఉంటుంది మనం అన్నిట్ల గురించి అన్న ఒకటి ఏంటంటే హిప్పప్ ఈ హిప్ అప్ అనేది ఈ యొక్క నృత్యాన్ని చాలామంది ఏంటంటే ఉత్సాహంగా చేస్తారు ఎందుకంటే ఇది అంతా ఎంత ఉత్సాహంగా చేస్తే అంత బాగుంటుంది ఇది వేసేవారికి కానీ చూడ చూసేవారికి కానీ కాబట్టి ఇది వేసేటప్పుడు చాలా ఉత్సాహం వస్తుంది ఆ వచ్చే పాటను బట్టి వేయడానికి మరింత ఉత్సాహం ఉత్సాహం తెచ్చుకుని తెచ్చుకొని వేసేటువంటి అంతటి ఉత్సాహాన్ని ఇచ్చేటటువంటిది ఈ హిప్పోప్ డ్యాన్స్ అనేది కాబట్టి చాలామంది ఈ ఒక డ్యా హిప్పోప్ అనే నృత్యానికి వెళ్తున్నారు చాలామంది ఆశపడుతున్నారు వెళ్లాలని ఎక్కువ శాతం మంది దీనికే వెళ్తున్నారు స్త్రీలు కాని పురుషులు కాని ఈ యొక్క నృత్యానినే చాలా మటు ఎంచుకుంటున్నారు అదే రీతిగా సాంస్కృతికతమైనటువంటి నృత్యం మన దేశ భారతదేశ సాంప్రదాయకం అయినటువంటి నృత్యంలో ఏంటంటే ఇది కూడా చాలామంది స్త్రీలు మాత్రం ఇష్టపడుతున్నారు ఇది ఏమిటంటే కూచిపూడి కథకళి భరతనాట్యం ఇటువంటి నృత్యాలను ప్రస్తుత కాలంలో ఇంకా నేర్చుకోవడానికి ఉత్సాహపడుతున్నారు ఆశ పడుతున్నారు ప్రస్తుతకా ఇదివరకటి కాలంలో ఎందుకో కొంచెం అటు ఇటు వంటి సాంప్రదాయమైనటువంటి నృత్యాలు తగ్గాయి కానీ ప్రస్తుతం పెరిగినయి ఇవి ఇప్పుడు జనం తల్లిదండ్రులు కాని వారు లేరంటే తల్లిదండ్రులు వారి పిల్లలు కాని ఈ నృత్యాన్ని ఎంచుకుంటున్నారు తల్లిదండ్రులు కూడా ఎటువంటి నృత్యాలకి ఎవరు ఆటంకం చెప్పలేదు అలాగే పిల్లలు కూడా వీటిలో ఎందుకో కాని ప్రస్తుతం వాటిని చూస్ వేయటానికి చాలా ఆశపడుతున్నారు ఉత్సాహంగా వేసే విధానం కూడా చాలా అద్భుతంగా ఉంది చూడడానికి కూడా ప్రస్తుతం ఆ యొక్క నృత్యం చూడడానికి చాలా అద్భుతంగా ప్రస్తుతం తెలుస్తుంది ఎందుకంటే దానిలో కొన్ని రకరకాలుగా చేయడం ద్వారా ఆ యొక్క నృత్యాలను తీసుకుని వివిధ రకాలుగా వారు ప్రదర్శించడం ద్వారా చూసేవారికి చాలా అద్భుతంగా ఉండి వారు కూడా నేర్చుకోవాలని ఆశక్తి వారిలో పెరిగి వారు ఎక్కువ శాతం మంది ఈ యొక్క సాంప్రదాయమై ఉన్నటువంటి ఈ యొక్క నృత్యాలను నేర్చుకోవడానికి వారు ఎక్కువ ఆశ చూపుతున్నారు